డాక్టర్ని మాట్లాడేది ఎవరు చెప్పండి చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు మీ ఆ శంకర్ నిన్ననే నేను మీ రిపోర్ట్స్ చూసాను మీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కొంచెం ఉంది కానీ మీరు ఫుడ్ ఫుడ్ ఇంటేక్ అండ్ మళ్ళీ మీరు కొంచెం వ్యాయామల వ్యాయామం అలాంటివి కొంచెం చేస్తే ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కొంచెం వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువ తీసుకోండి కొంచెం మార్నింగ్ ఫైవ్ కల్లా లేచి వాక్ అలాంటివి చేేస్తే ఇంక కొంచెం ఇంప్రూవమెంట్ ఉంటుంది ట్యాబ్లెట్స్ అనేది జస్ట్ కొంచెం మీరు మీరు తీసుకున్న ఫుడ్తో పాటు ఇదొక ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మిగతాది మొత్తం మీరు తీసుకునే ఆహారం మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్లనే మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది ట్యాబ్లెట్స్ మీద మొత్తం డిపెండ్ అయి లేదు సో మీరు కొంచెం ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటూ ఎక్సర్సైజ్ అవన్నీ కరెక్ట్గా చేస్తే ట్యాబ్లెట్స్ ఒక వన్ వీక్లో ఆర్ టూ వీక్స్ వరకు వాడితే చాలు మొత్తం సెట్ అయిపోతుంది శంకర్ మీ ఆరోగ్యం మొత్తం ఇప్పటికీ మొత్తం కరెక్ట్గా కరెక్ట్ కాలేదు మీకు కొంచెం రెస్ట్ అవసరం ఇప్పుడే మీరు పనికి వెళ్ళి స్ట్రెస్ తీసుకోవడం ఫిజికల్గా ఫిజికల్గా స్ట్రెస్ తీసుకోవడం అనేది అంత మంచి విషయం కాదు మీ శరీరానికి కొంచెం విశ్రామం అనేది అవసరం కాబట్టి మీరు ఇంకొక రెండు మూడు వారాల వరకు ఎటూ పనికి వెళ్ళకుండా ఇంట్లోనే కొ కొంచెం మంచిగా విశ్రాంతి తీసుకుంటే మంచిదనుకుంటున్నాను రెండు రోజులతో మొత్తం అయిపోదు ఇంకా కొంచెం రెండు మూడు వారాల వరకు మీరు కొంచెం విశ్రాంతి తీసుకుని సరైన ఆహారం తీసుకుంటూ ఎక్ససైజ్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది